మనకి రెండు వేల పంతొమ్మిదొవ సంవత్సరం మార్చి నెలలో మనకి కరోనా మహమ్మారి అనేది ఈ దేశంలో ప్రవేశించడం జరిగింది అండి అప్పుడు మన ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారు అంటే లాక్ డౌన్ ప్రకటించారు ఈ లాక్ డౌన్ ఎంతోమంది నిరుద్యోగస్తులు అయ్యారు ఎంతోమంది ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నారు అండి సో నేను ఈ సమయం ఈ ఖాళీగా ఉన్న సమయంలో నేను ఇంటి దగ్గర ఈ వంట వండడానికి నేను ప్రయత్నాలు చేశాను అండి ఇంకా నా ప్రయత్నాలు మొదటివి అన్ని ఏంటి అంటే అన్ని విఫలం అయినాయి అండి ఉల్లిపాయలు మాడిపోవడం లేకపోతే టమాటాలు సరిగా ఉడకకపోవడం కారం ఎక్కువైపోవడం ఉప్పు ఎక్కువైపోవడం ఇలాంటివి అన్ని జరిగినాయి నేను మొట్టమొదటిగా కోడిగుడ్డు కూర వండుదాం అనుకున్నాను అండి కోడిగుడ్డు కూర వండుదాం అనుకున్న కానీ అది కోడిగుడ్డు కూర లాగ లేదు అసలు మొత్తం మాడిపోయింది కూరఅం తా ఇదే కాడు అండి ఇంకా బిర్యానీ కూడా చేద్దామని అనుకున్నాను అన్ని సామాన్లు తెచ్చి పెట్టుకున్నాం కానీ ఆ బిర్యానీ సరిగా రాలేదు చీమిడిపోయింది ఏదో ఒకటి వండడానికి ట్రై చేసాను అండి ఇంకా ఇంకా చాలా రకాలు చేసాను అండి చపాతి ఒకటి ఇలాగ టిఫిన్లకు వచ్చేసి ఇడ్లి ఒకటి చపాతి ఒకటి అలాగే దోసెలు వేయడం కూడా నేను ప్రయత్నించాను అండి కాకపోతే ఏంటి అంటే సరిగా రాలేదు అది అలాగే ఉతప్పం ఇవి కూడా వేయడానికి నేను ప్రయత్నించాను అండి